హలో సార్ నేను ఆస్ట్రేలియా నుంచి అయితే వస్తున్నాను ఈ ట్వెంటీ ఫిఫ్త్ అయితే నేను ఆస్ట్రేలియా నుంచి విజయవాడలో దిగుతాను సార్ అయితే మేము నాకు కాస్త ఆంధ్రప్రదేశ్ చూడాలిని ఎప్పటినుంచో కొంచెం ముందే చూడనీరు నన్నుఇక్కడ విజయవాడ దగ్గర నన్ను డ్రాప్ పికప్ చేసుకున్న తర్వాత నాకు కాస్త ఆంధ్రప్రదేశ్ని చూపిస్తారు అని చెప్పేసి అనుకుంటున్నాను సార్ నేను ట్వెంటీ ఫిఫ్త్న ఇక్కడ దిగుతాను అవును సార్ నేను నీ మా ఫ్రెండ్ అయితే వస్తున్నామండి సో మా ఇద్దరము వెళ్ళాలి అనుకుంటున్నాము అంటే నాకు ఫస్ట్ టైం అండి నేను ఇక్కడికి రావడం సో నాకు తెలీదు అసలు ఏంటి అన్నది ఓకే సార్ అయితే మీరే మాకు ఒక షెడ్యూల్ వేసి నాకు సెండ్ చేయండి నాకు ఓకే అయితే మీకు చెప్తా అంటే తీసుకెళ్లే ప్లేస్ దేనికి ఇంపార్టెంట్ అంటే ఏంటి స్పెషల్ అనేది చెప్తే నేను చూసుకుంటాను సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఓకే మీరే ప్రొవైడ్ చేయాలి సార్ అంటే అక్కడ స్పెషల్ ఫుడ్ ఏముంటుంది ఏ ప్లేస్లో ఏ ఫుడ్ అని చెప్పేసి ఉంటుందో చూసుకొని ఓకే సార్ థ్యాంక్ యూ అయితే సార్ మరి ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఆ ఓకే సార్ ఓకే సార్ నాకు కొంచెం ఆ షెడ్యూలు మీరు ప్లాన్ చేసి నాకు పంపిస్తే నేను చూసుకుంటాను సార్ ఓకే సార్ థ్యాంక్ యూ అయితే సార్